మేము కొత్ మా ఇంట్లో ఉన్న పాత పొయ్యి పొ పోవడం జరిగింది మేము కొత్త పొయ్యి తీసుకున్నాము గ్యాస్ పొయ్యి అది గ్యాస్ స్టవ్ తీసుకున్నాము ఆ కంపెనీ వచ్చి గంగా కంపెనీ అది దాంట్లో నుంచి మంట సరిగారావడం లేదు దాన్ని రిపేర్ చేయించడానికి మళ్ళీ మే సర్వీస్ సెంటర్కి పట్టుకు వెళ్ళడం జరిగింది ఇది నాకు కొంచెం ఇది స్టవ్ ప్రాడక్ట్ గంగా కంపెనీ ప్రాడక్ట్ నాకు కొంచెం అసహనం కలిగింది దీని గురించి బాగా విశ్లేషణ చేయడం జరిగింది గ్యాస్